ఈ రోజుల్లో యువత సామాధిక నృత్యాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారంటే మన కొరియోగ్రాఫర్స్ సాంగ్స్ ఇన్స్టాగ్రామ్ వీటి వల్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా డ్యాన్సులు అంటే నృత్యం నృత్యం ఎంపికపై సోషల్ మీడియా ప్రభావం సోషల్ మీడియా అంటే ఇంకా ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చెయ్యయడం వల్ల కొరియోగ్రాఫర్స్ ఎక్కువైపోతున్నారు సాంగ్స్ పాటలు కూడా మనకి అలానే ఉన్నాయి కాబట్టి ఇప్పట్లో అందరూ దానికే ప్రభావితం అవుతున్నారు అని నా ఉద్దేశం దానికి కారణం ఏమిటి అదే సాంగ్సు వాటి కొరియోగ్రాఫర్స్ ఇంట్రెస్ట్ నృత్య రీతులను ఎక్కడ నేర్చుకోవాలనుకుంటున్నారంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ చేస్తున్నారు చూస్తున్నారు మళ్ళీ వాటినే చేస్తున్నారు అతనంటే ఎక్కువ సోషల్ మీడియా ప్రభావం ఏముంటుంది సోషల్ మీడియా ఎంకరేజ్ చేస్తుంది అంతే కదా సోషల్ మీడియా అంటేనే ఎంకరేజ్ చెయ్యొచ్చు డిస్కరేజ్ చెయ్యొచ్చు అలాగా వేటి వేటికి అదే వాటన్నిటికీ కారణం సాంగ్స్ సాంగ్స్ అలా ఉన్నాయి కాబట్టి ఆటోమేటిగ్గా నృత్యం అనేది పుట్టుకొస్తుంది అంతే మరి